మా ప్రాంతంలో ఉన్న పేరు పొందిన స్కూల్ అంటే గవర్నమెంట్ హై స్కూలు అది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే దానికి వందేళ్ళ చరిత్ర ఉంది అది పంతొమ్మిది వందల రెండులో అంటే అది స్వాతంత్రం రాకముందు కట్టిన పాఠశాల అది అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది దాంట్లో చెప్పే బోధన టీచర్లు కూడా చాలా బాగా చెప్తారని విన్నాను అది మా ఊరిలో లేదు కానీ మా పట్టణంలో ఉంది అది దానికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మా దగ్గర దాని కన్నా అది బాగా చెప్తారని అది అక్కడ చదువుకోవాలని నాకు ఆశ అయితే మేము చిన్నప్పుడు అంత దూరం వెళ్ళలేక అక్కడ చదువుకోలేదు కానీ అక్కడ బాగా చెప్తారని అని విన్నాను కానీ మా ఇంటి దగ్గర ఉన్న పాఠశాలలో కూడా చాలా బాగా చెప్పేవారు నేను మా ఇంటికాడ ఉన్న దాంతో సంతృప్తి చెందాను కానీ పక్కవాళ్ళు చెప్పిన దాన్ని బట్టయితే బయట పట్టణానికి వెళ్ళి చదువుకొని ఉంటే బాగుండని నా ఉద్దేశం